తెలుగు భాష మరియు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఈ వారసత్వం అనేక శతాబ్దాలుగా అభివృద్ది చెందింది మరియు ఇది రాష్ట్ర ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ వారసత్వాన్ని సంరక్షించడంలో మరియు ప్రచారం చేయడంలో తెలుగు భాష యొక్క పాత్ర చాలా ముఖ్యం తెలుగు భాష ఈ వారసత్వాన్ని ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ సాధనం ఇది వారసత్వాన్ని గురించి తెలుసుకోవడానికి మరియు అర్ధం చేసుకోవడానికి మనకు అనుమతిస్తుంది తెలుగు భాషలో అనేక సాహిత్యం కళలు మరియు సంస్కృతిపై పుస్తకాలు కవితలు నాటకాలు మరియు ఇతరా రచనలు ఉన్నాయి ఈ రచనలు ఈ వారసత్వం గురించి మనకు తెలియజేస్తాయి మరియు దాని గురించి మనకు అవగాహన పెంచుతాయి తెలుగు భాష ఈ వారసత్వాన్ని జీవంతో నింపుతుంది ఇది ఈ వారసత్వాన్ని గురించి మాట్లాడటానికి మరియు ఆచరించడానికి మనకు అనుమతిస్తుంది తెలుగు భాషలో అనేక సాంప్రదాయాలు పండుగలు మరియు వేడుకలు ఉన్నాయి ఈ సాంప్రదాయాలు మరియు వేడుకలు ఈ వారసత్వాన్ని జీవంతో నింపుతాయి మరియు దానిని తరువాతి తరాలకు సాంప్రదాయంగా చేస్తాయి తెలుగు భాష ఈ వారసత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శిస్తుంది ఇది ఈ వారసత్వం గురించి తెలుసుకోవడానికి మరియు అర్ధం చేసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను అనుమతిస్తుంది తెలుగు భాషలో అనేక పుస్తకాలు కవితలు నాటకాలు మరియు ఇతర రచనలు అంతర్జాతీయంగా ప్రచురించబడ్డాయి ఈ రచనలు ఈ వారసత్వం గురించి ప్రపంచానికి తెలియజేస్తాయి మరియు దాని విలువను ప్రజలకు అర్ధం చేజేస్తాయి తెలుగు భాష నా జిల్లా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో మరియు ప్రచారం చేయడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది ఈ వారసత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ఆచరించడానికి మరియు ప్రపంచానికి ప్రదర్శించడానికి మనకు అనుమతిస్తుంది తెలుగు భాష మరియు సాహిత్యం గురించి చెప్పాలంటే తెలుగు సాహిత్యం ఈ వారసత్వాన్ని గురించి అనేక విషయాలను తెలియజేస్తుంది ఇది ఈ వారసత్వం యొక్క చరిత్ర సంస్కృతి మరియు సంప్రదాయాల గురించి తెలియజేస్తుంది